భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు నాకు తెలిసినవి కొన్ని అవి ఏంటి అంటే బీజేపీ దాని యొక్క ముఖ్యమైన కార్యక కార్యక కార్యకర్త మోడీ అలాగే రెండవది వైసీపీ దానికి ముఖ్యమైన కార్యకర్త సీఎం జగన్ మోహన్ రెడ్డి అలాగే తెలుగు దేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన స జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వీళ్ళుదా నాకు తెలుసు అలాగే ప్రముఖ వ్యక్తి అంటే వీళ్లకన్నిటికి పెద్ద హెడ్ గా ఉన్నాయన మోదీ అయన ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీఎం అలాగే అన్ని దేశాలకి కలిపి కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రధాని అంటే ప్రధానమంత్రి ఇది దా తెలుసు